హలో నమస్తే అండి ల్యాండ్లైన్ మద్ధతు లైనా ఇటీవల కురిసిన వర్షాల వలన మా ఇంటి బయట ఉన్న వైరింగ్ బాగా దెబ్బ తిన్నది దాని వలన మా ల్యాండ్లైన్ సేవకు బాగా అంతరాయం కలిగింది దయచేసి మా ఇంటి బయట ఉన్న వైరింగ్ను తిరిగి మరమ్మత్తు చేయించి మా ల్యాండ్లైన్ సేవను పునరుద్ధరించవలసినదిగా కోరుతున్నాను